పనులు చేసి అందమైన బొమ్మలు తయారుచేసి వారివారు ఒక్కొక్క స్థలం నిర్ణయించుకొని వారు అమ్ముకొని వారు చేతిపనుల్లో నిమగ్నమై ఉంటారు చాలా మంచి మంచి బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు చేతులతో వారు మేము ఫాలో అవుతున్న ఆర్ట్ క్రాఫ్ యూట్యూబ్ ఛానల్లు మా పిల్లలు చాలా చూస్తారు వారు వారికి సంబంధించిన ఆర్టి క్రాఫ్టి ఛానెల్స్ వాళ్ళు చూస్తారు అవి వారికి సంబంధించినవి వారు తెలుసుకోవడానికి చూస్తూ ఉంటారు